రోజువారీ సంభాషణలో వాడే కొన్ని తెలుగు భాషలోని కొన్ని సాధారణ పద స్తంభాలు జాతీయాలు అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు రోజూ వాడే ప అంటే ఇప్పుడు మనము కొత్త పదాలు వాడాలంటే ఇప్పుడు మనం కొత్త జాతీయాలు లెక్క వస్తాయి కదా ఇప్పుడు ఆ పదాలన్నీ ఈ అంటే జాతీయాలు అంటే ఇప్పుడు ఏవైనా కొన్ని పదాలు మనమూ పూర్వంటే ఏమంటారు కదా పాతకాలం గురించి తెలిపే కొన్ని పదాలు కూడా మనం ఇప్ రోజువారి సంభాషణలో మాట్లాడుతుంటాం ఇప్పుడు ఒక పదం నుంచి ఒక పదం నుం ఒక పదం వాడతాం ఇప్పుడు ఆ పదం నుంచి చాలా వరకు చాలా పర్యాయ పదాలు ఉంటాయి ఆ జాతీయాలు అంటే కొన్ని సామెతల ద్వారా ఇప్పుడు ఒక్క విషయం గురించి చెప్పినాం అనుకో దా ఆ విషయం నుంచి చాలా చాలా అవి చాలా వరకు సంభాషణ అనేది వస్తుంటుంది ఇప్పుడు మాములుగా మనం నార్మల్గా మాట్లాడుతాం ఆ మాటల వల్ల జాతీయాలు జాతీయాలు అంటే జానపద అవుంటాయి గదా సామెతలు అది ఇది అవన్నీ వస్తుంటాయి ఇప్పుడు ఒక చిన్న సామెత వల్ల మనకు పెద్ద పెద్ద ఇన్ఫర్మేషనే వస్తుంటుంది ఆ జాతీయాలు ఆ సామెతల వల్ల ఇప్పుడు మేడిపండు చూడు మెరుగునా ఉండును పొట్ట విప్పి చూ మేడిపండు చూడు ఎర్రగా ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అనుంటుంది కదా ఈ పదం జాతీయాలుంటాయి కదా ఇప్పుడు మేడి పండు అంటే అది చూడడానికి చాలా అందంగా ఉంటాది ఇప్పుడు దాన్ని వి దాని కోసి చూసినాం అనుకో మొత్తం పురుగులే అట్లా ఈ ఇట్లాంటి కొన్ని సంభాషణలు కూడా మనకి జీవితాలను జీవిత పాఠాలు తెల్ప్ తెలిపే గొప్ప పదాలన్నమాట ఇప్పుడు మనం అందంగా ఉన్న వాళ్ళని నమ్మవద్దు ఇప్పుడు వాళ్ళలో అంతా కలుషితమే ఉంటుంది ఇప్పుడు బాగాలేని వాళ్ళు బాగాలేకున్నా సరే వాళ్ళ మనసు మంచిగా ఉంటుంది అట్లా మేడిపండు చూడు మెరుగునా ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటేనే అందమైన వాళ్ళని మనం నమ్మవద్దు నమ్మ అందరు అందరు అట్లా ఉండరు కానీ చూసుకోవాలి చూసుకొని నమ్మాలి అట్లా కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని జాతీయాలు ఉంటాయి కదా ఇవి మన జీవిత విషయాలను తెలిపేవి తెలిపే చాలా వరకు మన రోజువారి సంభాషణలో మాట్లాడుతుంటాం మనకు తెలియనివి అంటే మనకు మా జస్ట్ నార్మల్గా మాట్లాడే విధంలోనే మనకు తెలిసిపోతుంటుంది ఇప్పుడు ఒక పదం ఒక పదం నుంచి ఎన్నో జాతీయాలు ఎన్నెన్నో వర్ణా ఎన్నో ఎన్నో పదాలు మనకు వస్తుంటాయి అట్లా మనం రోజువారి సంభాషణలోనే అన్నీ ఎత్తేస్తుంటాం అనమాట జాతీయాలు ఇంకా వివిధ వివిధ సాధారణ పదస్తం ఒకొక్క పదానికి ఒకొక్క లింక్ ఉంటుంది ఇప్పుడు ఈ పదం దీనికి ఉపయోగించవచ్చు అంటే అట్లా ఇప్పుడు కొన్ని విధాలుగా అంటే ఒక పదం ఉంటుంది కదా దాని నుంచి పర్యాయ పదాలు ఎన్నో ఎన్నో సంబంధాలు ఉంటాయి ఆ పదానికి అట్లా మనం మన రోజువారీ సంభాషణలో మనం మనం తెలియకుండా మనం జాతీయాలు ఎన్నెన్నో వాడుతుంటాం ఇప్పుడు తిట్టడంలో కానీ పలకరించడంలో కానీ కొన్ని జాతీయాలను కూడా మనం వాడుతుంటాం అట్లా వాడినప్పుడు ఏంటంటే వాళ్ళ వేరే వాళ్ళకి మంచిగా అర్థం అవుతుంది అనమాట ఈ జాతీయ వల్ల కొన్ని నీతులూ ఉంటాయ్ నీతులు ఉంటాయ్ ఇంకా వేరే కూడా ఉంటాయి ఆ నీత్ నీతినే మనం నేర్చుకోవాలి జాతీయాల వల్ల అట్లా పద సంభాషణలో జాతీయాలు ఇవన్నీ ఉంటాయి తెలుగు భాషలో ఇవన్నీ నేర్చుకోవాలి మనం